మేధోపరంగా మాకు సవాలు విసిరినటువంటి పుస్తకాలు అబ్దుల్ కలాం గారి పుస్తకాలు డాక్టర్ ఏ పీ జే అబ్దుల్ కలాం జయంతి

పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన రెండవ పోక్రాన్ అణుపరిక్షలో డాక్టర్ ఏ పీ జే అబ్దుల్ కలాం ముఖ్యమైన పాత్ర పోషించారు భారతదేశ అంతరిక్ష కార్యక్రమము మరియు క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలలో కూడా ఆయనకు సంబంధించినది ఉంది అందుకే ఆయన క్షిపణి మనిషి కూడా పిలుస్తారు డాక్టర్ ఏ పీ జే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి పుస్తకాలను ఆయన చేసినటువంటి ప్రయోగములను మా కుటుంబ సభ్యులతోనూ మా యొక్క స్నేహితులతోనూ ఎల్లప్పుడూ వాటిని చర్చిస్తూ ఆయన యొక్క ప్రతి అంశాన్ని మేము మోడల్గా తీసుకుంటాము